చెప్పు

బయటికి ఈరోజు కాదు రేపు ఒక వారం రోజులు మెదక్ చర్చికి పోవాలి మెదక్ చర్చి అక్కడ చూసుకొని అకకక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండి అటు వేరే చర్చిలు చూసుకొని రావాలి ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు టూర్ పెట్టాలి మెదక్ చర్చ్ చూసి ఎక్కడన్న పోతే ప్లేస్ ఒక మూడు నాలుగు రోజులు ఒక మినిమమ్ ఒక వారం రోజులు తర్వాత ఇంటికి రావాలి లీవ్ తీసుకుని పోవాలి అక్కడ బట్టలు కొనాలి షాపింగ్ చేయాలి రావాలి వరంగల్ పోవాలి

ఇంక బయటికి వెళ్దాం అండి రేపు అందరు షాపింగ్ పోయి పిల్లలకు కానీ మనకు కానీ బట్టలు కొనుకొని పెళ్ళాంతో మంచిగా షాపింగ్ పోయి

సరే సరే